రవి గారు అంటే మీరేనా అండి అదే సురేష్ గారు పంపారండి ఇక్కడికి మీ పాల కేంద్రాలలో పాలు బాగుంటాయి అంటే అంటే మాకు రేపు పొద్దున గృహప్రవేశము ఉందండి దానికి ఒక పది లీటర్లు పాలు కావాలండి ఆయ్ ఓకే ఇంచుమించు వంద మంది నుంచి నూట యాభై మంది ఉంటారండి

అదే టీకి అండి టీ పాయసం వండుతారు అండి ఆయ్ అలాగే ఇంకా ఏముంటాయి అండి ఇక్కడ

ఆయ్

అదే నాకు పన్నీరు కూడా కావలండి ఒక ఐదు కేజీలు ఆయ్ ఆయ్

ఆయ్ అదే మంచిగా ఇవ్వండి అదే ఆయన జే ఆయన ఏమి తీసుకు వెళ్ళే వారో అవి ఇవ్వండి మాకు కూడా అలాగే పెరుగు కూడా కావాలండి పెరుగు బకెట్లో అమ్ముతారండి లేకపోతే విడిగా అమ్ముతారండి

పది లీటర్లు సరిపోతుందంటారా అండి

ఎంత పడుతుందండి బకెట్టు

చెప్పారండి అందుకే వచ్చానండి ఆయ్ పన్నీరు మనకు ప్యూరుగా ఉంటుంది కదండి ఎంత పడుతుంది అండి పన్నీరు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఆయ్

సరే అయితే నాకు రేపు పొదున్న కొంచెం త్వరగా డెలివరీ చేయండి నా పేరు జీసన్ అండి ఆరు మూడు సున్నా రెండు సున్నా ఐదు సున్నా ఏడు ఐదు సున్నా అండి సరే అండి కొంచెం డెలివరీ చేయండి అయితే కొంచెం చూసి ఎంత అండి సరే లేండి రెండు వేలు ఇస్తాను అండి ఉంటాను అండి